నాకు ప్రత్యేకమైన రాసే అలవాట్లు లేవు కానీ నేను క్రమం తప్పకుండా చదవడానికి ప్రయత్నిస్తున్నాను ఇది నాకు కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి మరియు నా ఆలోచనలు స్పష్టంగా వ్యక్తికరించడానికి సహాయపడుతుంది నేను చదివినప్పుడు ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాను ఇది నాకు సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడానికి మరియు నా ఆలోచనలు రూపొందించడానికి సహాయపడుతుంది నేను రాయడం ప్రారంభించినప్పుడు నేను ఒక నిర్దిష్ట ప్రయాణికులను అనుసరిస్తాను నేన్ ఏం రాయాలనుకుంటున్నానో దాని గురించి ఆలోచిస్తూ మరి నా ఆలోచనలు సహజంగా ప్రవచిస్తాను క్రమశిక్షణ నాకు చాలా ముఖ్యం నేను ప్రతీరోజు కొత్త సమయాన్ని చదవటానికి మరియు రాయటానికి కేటాయించడానికి ప్రయత్నిస్తాను కొన్నిసార్లు ఇది కష్టంగా ఉంటుంది కానీ నేను లక్ష్యంగా సాధించటానికి సాధించడానికి కృషి చేస్తాను